ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు మాకు కావల్సిన సమాచారం అంతా ఒక వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్ చేసుకుంటాం అనమాట అలా సేవ్ చేసిన డేటాని ఒకసారి అనుకోకుండా పొరపాటున డిలీట్ చేయడం అనేది జరిగింది దాన్ని ఎలా మరలా వెనక్కి తీసుకురావాలని అనేది తెలియలేదనమాట అందువలన సార్ ఏమైనా తిడతారేమో అని కొంచెం టెన్షన్ పడ్డాను ఆ తర్వాత డేటాని మళ్ళీ రీస్టోర్ చేస్కోడానికి హార్డ్వేర్ చేసే వారిని పిలిపించామన్నమాట అది చాలా ఇంపార్టెంట్ అయిన డేటా ఒక వన్ మంత్ నుంచి తీసిన మొత్తం డేటా అంతా కూడా ఒక వర్డ్ ఫైల్ అనుకోకుండా డిలీట్ చేయడం అనేది జరిగింది ఆ తప్పు వల్ల మేము దాన్ని ఎలా వెనక్కి తీసుకురావాలనేది తెలియడం లేదు తెలియలేదు హార్డ్వేర్ ఇంజనీర్ ఉంటుంది కదా వాళ్ళని ఒకసారి తీసుకొచ్చి డేటాని రీస్టోర్ చేయడానికి రిస్టోర్ చేయడానికి ఏమైనా ఉందా అన్ చెప్పి మేము అడిగాము అడిగినప్పుడు ఆ రీస్టోర్ అప్లికేషన్ అనేది ఒకటి సిస్టంలో ఇన్స్టాల్ చేశారు ఇన్స్టాల్ చేసి దాన్నుంచి ముందు వరకు డిలీట్ చేసిన ఫైల్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా స్టోర్ అయిపోయినాయన్మాట స్టోర్ అయిపోయినాయి దాంతోపాటుగా ఎప్పుడో డిలీట్ చేసినా ఒక వన్ ఇయర్ బ్యా బ్యాక్ మొత్తం డేటా అంతా కూడా వచ్చేసింది సిస్టంలోకి అలా మేము డేటాని తీసుకు రాగలిగాం ఆ వర్డ్ ఫైల్ కూడా మరల రీస్టోర్ అయిందన్మాట అప్పుడు ఆ డేటాని ఆ విధంగా తీసుకువచ్చి మరి సార్కి చూపించడం అనేది జరిగింది ఇలాగా ఆఫీస్లో జరిగిన ఒక తప్పుని మేము మరలా సరిచేసుకోగలిగామన్మాట